చెప్పండి మ్యామ్ అవును మ్యామ్ చెప్పండి మ్యామ్ చెప్పండి మ్యామ్ చెప్పండి మ్యామ్ ట్రావెల్కి అయితే ట్రావెల్కి అయితే కార్ అయితే ఉంది మ్యామ్ అవన్నీ అన్నీ ఒకొక్కటి ఒకొక్క డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్యాకేజీ ఎక్కువవుతుంది ప్యాకేజీ టోటల్ ఫిఫ్టీ థౌజండ్ మీకు ఫుడ్ అన్నీ మీకు అన్నీ అకామడేషన్ అన్నీ మీకు రోజు జరుగుతుంది మ్యామ్ మీ రెస్టారెంట్లో ఎక్కడైనా ప్రీ బుక్ చేసుకుని ఉండ వచ్చు అన్నీ మేమే చూసుకుంటాము డేకి టెన్ థౌజండ్ అవుతుంది అవన్నీ మీరు చుట్టి చూడాలంటే త్రీ డేస్ పడుతుంది థర్టీ థౌజండ్ అవుతుంది అవన్నీ పోను అవన్నీ పోను కార్ బాడుగ వచ్చి ఫిఫ్టీ థౌసం ట్వంటీ థౌజండ్ మ్యామ్ టోటల్ ఫిఫ్టీ థౌజండ్ మీరు ఎదో అడుగుతున్నారు చెప్పండి మ్యామ్ పెట్రోల్ డీజిల్ రేట్స్ అన్నీ ఓవర్గా ఉంది మ్యామ్ కాబట్టి ఏమీ డిస్కౌంట్ అయితే ఏం లేదు మేడం రండి మ్యామ్ కార్ అయితే అవైలబుల్లో ఉంది టోటల్ ప్యాకేజీ మాత్రం ఫిఫ్టీ థౌజండ్ మ్యామ్ ఓకే మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్